సార్ ట్రావెల్ చేద్దామనుకున్నాం సార్ టైమింగ్ అంటే ఈ వింటర్ సీజన్లో బాగుంటుందని చెప్పేసి అన్నారు సార్ అక్కడ చూడ్డానికి కట్టా అన్నీ ఆసక్తికరంగా ఉంటాయని చెప్పేసి అన్నారు టైమింగ్ అంటే సండే బయలుదేరదాం అని చెప్పేసి మేం అనుకుంట్నాం సార్ అక్కడే క్యాంప్ కట్టా అన్నీ బుక్ చే అక్కడే వేసుకునేలాగా మొత్తం అన్నీ అరెంజ్ చేసుకుంటున్నాం బట్ అక్కడ టూర్ గైడ్ గట్టా ఎవరికి వాళ్ళు ఉంటే కొంచెం మాకు యూజ్ఫుల్గా అవుద్ద ఉంటుందని మాకు అనిపిస్తుంది మీరు ట్రావెల్ కట్టా అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత డి డిస్టెన్స్ ఉండవచ్చు సార్ ఒకసారి మ్యాక్సిమం ఎంత అవుద్ది సార్ మీకు మ్యాక్సిమం థర్టీ థౌజండ్ వెళ్ళి రావడానికా సార్ లేకపోతే వెళ్ళడానికి ఒకటేనా ఓకే సార్

ఓకే సార్ మేం ప్రజెంట్ అయితే వన్ చెప్పండి ఎలాగైనా మార్నింగ్స్ మాట్లాడండి సార్ అది ఆ స్పాట్టు మొత్తం క్షుణ్ణంగా చూడ్డానికి అదే అబ్సర్వ్ చేయడానికి ఎలా అంటే అక్కడ అక్కడ చలి కట్టా బోంటది అండ్ కొడైకెనాల్ కాకుండా ద అటు నుంచి అటే ఇంకో ప్లేస్కి వెళ్దాం అని మేఘాలయా కూడా వెళ్దాం అనుకుంట్నాం సార్

మీరు ఈవినింగ్ వస్తుం దా మార్నింగ్గా లేకపోతే ఈవినింగా మార్నింగ్ వస్తే మేం మాక్సిమం మనం టూ డేస్ కల్లా ఫిక్సు అక్కడికి వెళ్లి పోదాం సార్ టూ డేస్ తరువాత ఎటు పోదామంటే అక్కడ గమ్ముని కొడైకెనాల్లో ఒక టూ డేస్ అక్కడ స్పెండ్ చేసి మిగిలిన రోజులు మేఘాలయాలో మిగిలిన ఫోర్ డేస్ మేఘాలయాలో స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంట్నాం సార్ అది అయిపోయినాక ఇంక డైరెక్ట్గా ఇంక అరకెల్లి ఒక టూ డేస్ స్పెండ్ చేసి ఇంక డైరెక్ట్గా ఇంక ఇంటికే సార్ రిటర్న్ హౌస్కే సార్ కొడైకెనాల్ మేఘాలయా అరకు ఓకే సార్ ఓకే సార్ ఇంకా టూ త్రీ ఇక్కడున్నాయి సార్ అవి ఆల్ అఫ్ అస్ చూడాలి మీ మీ డిపార్ట్మెంట్లో ఎవరన్నా కుకింగ్ కట్టా ఏమన్నా చేస్తారా సార్ మీ డిపార్ట్మెంట్లో ఎవరన్నా కుకింగ్ చేస్తారా సార్

కుకింగ్ కూడా ఒకటి ఉంటే వాళ్ళకు కూడా ఎంత కావాలంటే అంత మనీ పే చేసేస్తాం సార్ మేము అదే సార్ ప్రస్తుతానికి అలా మొత్తం అనుకున్నాం గ్రోసరీస్ అయితే మేము తీసుకెళ్తాం సార్ గ్రోసరీస్

ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్

చెప్పండి సార్

సరే సార్ ఇంక అదే సార్ మేఘాలయా కొడైకెనాల్ మేఘాలయా అరకు అంతే సార్ వాటికి ఛార్జ్ ఎంత పడద్దో చెప్తే కిలోమీటర్ బట్టి ఉంటదా సార్ లేకపోతే

ప్రజెంట్ ఏం లేదు సార్ మనీ కట్టా అదే ప్రజెంట్ మనీ కట్టా అన్నీ ఒకసారి క్షుణ్ణంగా చెప్తే మేము మని కట్టా అరేంజ్ చేసుకుంటాం అంతే అంతకుమించి ఏం లేదు సార్ టోటల్ మనీ ఎంత అవుతుంది చెప్తే దాన్ని బట్టి స్టార్టింగ్ ఎంత ఎంత అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి సార్ మీకు సరే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ

ఎనివే థ్యాంక్ యూ సార్ పర్లేదు సార్ మా కుకింగ్ డిపార్టంట్ మా డిపార్ట్మెంటు మీరు ఎంతమంది వస్తారండి ట్రావెలింగు ట్రావెలింగ్ ఏజెన్సీ ఒకటి నలుగురు అనమాట మే మాకు సిక్స్ మెంబెర్స్ సార్ అయితే టోటల్ టెన్ మెంబెర్స్ ఉంటారు సార్ అయితే మినీ బస్సు అయితే సరిపోద్ది సార్ అయితే సరిపోద్ది సార్

పర్లేదు సార్ మీకెందుకు సార్